హలో రియల్ ఏస్టేట్ రియల్ ఎస్టేట్ అండి బాపట్ల ఓకే

బాపట్లలో మేము స్థలం కొనుక్కోవాలి అనుకుంటున్నాం అండి ఇక మేము రేపటి నుంచి వస్తాం అమ్మ

సరిపోయిన రేట్లు ఉన్నాయా అండి ఎంత ఎంత రేట్లలో ఉన్నాయి ఎన్ని

ఓకే అండి అంత ఉంటుందా మాకు అయితే ఒక పై ఐదు సెంట్లు కావాలండి ప్లేసు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫై ఐదు సెంట్లు స్థలం కొనుక్కుంటాం టౌన్కి దగ్గరలో కావాలి కొంచెం సెంటర్కి

అవునా ఎంతలో ఉంటుందండి సుమారు ఒక కొంచెం ఐడెంటిఫై చెప్పగలరా ఓకే అండి అయితే మేము చూసుకుని సరే కాల్ చేస్తాం అండి

ఓకే అండి థ్యాంక్ యూ